నేను సాంసంగ్ హెడ్ఫోన్సు కొన్నాను మూడు వేలు రూపాయలు పెట్టి కొన్నాను అయితే అవి ఎంత చెత్త క్వాలిటీ అంటే నేను ఇప్పుడు దాకా కొన్న ప్రొడక్టులో నా సెకండ్ ప్రోడక్ట్ అయిన సాంసంగ్ హెడ్ఫోన్సు చాలా చండాలంగా ఉన్నాయి ఎందుకంటే అవి ఒక ఇయర్ ఫోన్ సరిగా పనిచేసేది కాదు ఇంకోటి సరిగా పనిచేయదు మనం ఎక్కడైనా సాంగ్స్ విందాము అని పెట్టుకుంటే ఆ హెడ్ఫోన్సు ఒకటి సరిగా వినపడేది ఇంకోటి సరిగా వినపడదు నాయిస్ కూడా భయంకరంగా వచ్చేది బేసు సరిగా ఉండేది కాదు అదీకాక మనం ఫోన్ కాల్స్ మాట్లాడుదాము అని ఎవరైనా ఫోన్ చేసినప్పటికీ మనకి సరిగా వాయిస్ వినపడదు మాములు వాళ్ళ మాట క్లారిటీగా రాదు నాయిస్ భయంకరంగా ఉంటుంది మనం ఒకవేళ బయటకి పోయి ఆ హెడ్ఫోన్స్తో మాట్లాట్టానికి ట్రై చేస్తే అసలు సౌండే ఇనపడదు కాబట్టి ఈ యొక్క సాంసంగు హెడ్ఫోన్స్ అనేవి చాలా దారుణంగా చెత్తగా ఉన్నాయి అని నేను చెప్తాను దయచేసి ఇవి కొనమాకండి అని నేను చెబుతున్నాను